నేనైతే ఇట్లా ఆన్లైన్ షాపింగ్ చేద్దాం అని అనుకోనైతే ఆన్లైన్ అయితే ఓపెన్ చేసిన అండ్ ప్రోడక్ట్లు వచ్చేసి పవర్బ్యాంక్ ప్రోడక్ట్ అయితే తీసుకుందామనయైతే అనుకున్నా అండ్ పవర్బ్యాంకు వచ్చేసి మంచి ఆఫర్లో ఉంటుందని చూసా కానీ బట్ ఆఫర్స్ అయితే ఏమీ లేవు ఆఫర్స్ లేవు కాని మన ప్రోడక్ట్నైతే కొనడం ఆపేయం కదా ప్రోడక్ట్నైతే ఆర్డర్ చేసుకున్నాను నాకు నచ్చిన కలర్ బ్ల్యాక్ కలర్ అయితే పూల ప్యాంట్ బ్ల్యాక్నైతే ఆర్డర్ చేసుకున్నాను అండ్ ప్రోడక్ట్ కూడా టు డేస్కి అయితే డెలివరీ అయితే ఆడ పడ్డది బట్ టూ డేస్ అయింది త్రీ డేస్ అయింది ఫోర్త్ డే అయితే అండ్ ప్రోడక్ట్ అయితే నాకు వచ్చింది అండ్ ప్రోడక్ట్ విషయానికి వస్తే ప్రోడక్ట్ ప్యాకింగ్ అయితే యావరేజ్ ప్యాకింగ్తో అయితే వచ్చింది అండ్ ప్రోడక్ట్ ఓపెన్ చేసేసినాక ప్రోడక్ట్ అయితే కొంచెం అయితే డ్యామేజ్ ఉందండి ఇలాంటివి అంటే మన చార్జింగ్ పెట్టే పిన్ ఉంటుంది చూడండి నా ప్రోడక్ట్ ఆ పిన్ అయితే లూజ్ అయ్యి బయటకి వస్తుంది సో ఇలాంటి డ్యామేజ్ ప్రాజెక్ట్స్ ప్రొడక్ట్స్ వల్లనైతే మనకైతే చాలా నెగిటివ్ ఎక్స్పీరియన్స్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అలాంటి ఆన్లైన్ షాపింగ్స్ వల్ల సో ఇలాంటి ఇబ్బందులు అయితే మనమైతే చాలా అయితే ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు నడిచేది ఈ జనరేషన్లా ఎందుకంటే ఆన్లైన్లో వచ్చే ప్రొడక్ట్స్ అయితే చాలా డమ్మీ పీస్ ప్రోడక్ట్లు వస్తున్నాయి సో మనం జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి అండ్ ప్రోడక్ట్ కూడా నేను ఆర్డర్ చేసింది బ్ల్యాక్ కలర్ ప్రోడక్ట్ అయితే నాకు వచ్చినది వేరే కలరు అండ్ నేను ఆర్డర్ చేసింది అయితే మంచి బ్రాండెడ్ అండ్ ఈ కంపెనీ ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేశా బట్ నేను అది అయితే కంపెనీ ప్రొడక్ట్ అయితే కాదనుకుంటా ఎందుకంటే జస్ట్ ఒక ప్రింట్ అయితే కంపెనీ ఉన్నది బట్ ప్రోడక్ట్ అయితే కంపెనీది అయితే కాదు ఫేక్ అయితే తీసుకొచ్చారు సో అందుకనైతే నేను ఆ ప్రోడక్ట్ అయితే రిటర్న్ అయితే పెడదాం అనుకుంటున్నాను అందుకనే ముందు జాగ్రత్తతోని ప్రోడక్ట్ ఓపెన్ చేసినప్పుడు నేనైతే ఫోన్ రికార్డింగ్ వీడియో రికార్డింగ్ అయితే చేశాను ఎందుకంటే కంపెనీ వాళ్ళకు వాళ్ళకు డెలివరీ పర్సన్స్కి అయితే చూపడానికి వీలవుతుంది సో ఆ ప్రోడక్ట్ అప్పుడైతే ఆ డెలివరీ బాయ్కి అయితే తీసుకోడానికి వచ్చినప్పుడు రిటర్న్ అయితే పెట్టేసా ప్రోడక్ట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి ఎందుకు నెగిటివ్ ఎందుకు రిటన్ పెడుతున్నారంటే ఆ వీడియో అయితే ఓపెన్ చేసి అయితే చూపెట్టవచ్చు ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అయితే డ్యామేజ్ ఉన్నది కాబట్టి సో అందువల్ల నాకైతే ఇలాంటి ప్రొడక్ట్స్ కొనాలంటే చానా కొంచెం అయితే అటు ఇటు ఆలోచించుకోవాల్సి వస్తూ ఉంటుంది